కొన్ని రోజుల క్రితం మేము ఏసి తీసుకున్నాం అయితే ఏసీ ఎలా ఉందంటే వర్ల్పూల్ తీసుకున్నాం ఫస్ట్ మేము షోరూం కెళ్ళగానే మాకు అంటే అన్ని కనిపించే బ్లూ స్టార్ కానీ ఆ హైయర్ కానీ ఇలాంటియన్ని కాకపోతే అవి అందరూ వాడుతున్నారు అంటే అవే తీసుకుందాం అని అనుకున్నాం కానీ మాకు ఎందుకు వర్ల్పూల్ లో కొంచం ఫీచర్స్ బాగున్నాయి త్రీ స్టార్ అని అనుకున్నాం అది త్రీడి కూలింగ్ కూడా ఉంటుంది అది వన్ సైడ్ ఏ కాకుండా త్రీ సైడ్స్ వస్తాయి అని అనుకున్నాం కాకపోతే ఆ షో రూమ్ లో నాకు ఏసెస్ ఏమి నచ్చలేదు తర్వాత మేము ఒక ఆడ ఆన్లైన్ లో ప్రోడక్ట్ ఆర్డర్ చేసుకున్నాం వర్పూల్ ఏసీనే ఆర్డర్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత సేమ్ అక్కడ ఏమైతే ఫీచర్స్ చెప్పారో అలానే ఉంది సేమ్ ఏసీ అయితే ఫ్రెంటు టు సైడ్స్ కూడా మాకు ఏసి అనేది వస్తుంది అలానే త్రీడి కూలింగ్ సిస్టమ్ కూడా ఉంది ట్వంటీ ఫోర్ లో పెడితే ఇరవై నాలుగు లో పెట్టగానే మాకు కొంచెం ఏసీ అనేది సర్దుకుంటుంది ఆ రూమ్ కి అంటే తొందరగానే సర్దుకుంటున్నాను దాంట్లో డ్యామేజ్ అవ్వడం అలాంటిదేమీ లేదు మేము అనుకున్న దానికన్నా చాలా బాగా వచ్చింది మేం ఓన్లీ ఫ్రంట్ ఒకటే వస్తుంది ఏసీ అనుకున్నాం సైడ్స్ నుంచి కూడా నుంచి కూడా వస్తుంది వస్తుంది దాని వల్ల ఏంటంటే మాకు కొంచెం రూమ్ తొందరగా కూల్ అవ్వడం ఇలాంటివన్ని జరుగుతున్నాయి బాగుంది చాలా బాగుంది ఏసీ అయితే మాకు ఫీచర్స్ కూడా చాలా బాగుంది దానికి వారంటీ కూడా ఇచ్చారు ఆ వన్ ఇయర్ వారంటీ తీసుకున్నాము ఈ లోపు ఏదైనా డ్యామేజ్ అయినా ఏమైనా సరే ఫ్రీ సర్వీసింగ్ ఉంటుంది మళ్ళీ అందులో ఉన్న సిస్టమ్స్ అంటే లోపలున్న ఐటమ్స్ అన్ని మార్చేసి మళ్ళీ కొత్త ఐటమ్స్ వేస్తారు ఏమైనా డ్యామేజ్ ఉంటే దానితో మళ్ళీ ఇంకోటి ఏమిచ్చారంటే మళ్ళీ త్రీ ఇయర్స్ కి గూడ పెంచుకోవచ్చంట మనం వారెంటీ ని అలాగ కూడ పెట్టుకోవచ్చు స్టెబిలైజర్ అవేం పెట్టుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పారు ఆన్లైన్ లో కిందన చూపించారు మాకు దానివల్ల షోరూం కన్నా చాలా తక్కువ ప్రైజ్ కి వచ్చింది షో రూమ్ లో థర్టీ త్రీ థౌసండ్ ముప్పై మూడు వేలుంది ఇక్కడ మాకు ఆన్లైన్ లో వచ్చేసరికి ట్వంటీ ఎయిట్ థౌసండ్ ఉంది కొంచెం మాకు రీజనబుల్ గా వర్త్ అనిపించింది దానివల్ల మేము వర్పూల్ ఏసీ తీసుకున్నాము చాలా బాగుంది